డైలీ మార్నింగ్ కుక్ చేసినప్పుడూ ఎక్కువ కుకింగ్లో ఆయిలు ఆనియన్స్ ఉల్లిగడ్డ నూనె ఇంకా ఉప్పు కారం ఇలాంటివి ఎక్కువ యూజ్ చేస్తాము ఎందుకంటే ఉప్పు కారం ఏయడం వల్ల ఆ కర్రీకి టేస్ట్ వస్తుంది పసుపు వేయడం వల్ల వాటికి కలర్ వస్తుంది ఆయిల్ ఇవన్నీ వేయడం వల్ల ఆ కర్రీ ఇంకా టేస్ట్ అవుతుంది ఇవన్నీ వేస్తేనే ఒక

ఉప్పు కారం అలిమేలు గడ్డ పసుపు ఇంకా ఎక్కువ మా స్వీట్స్లో అయితే మాత్రం నెయ్యి వాడతారు నెయ్యి కాజు బాదం కిస్మిస్ ఇట్లాంటివి స్వీట్స్ అంటే పాయసం హల్వా ఇట్లాంటి స్వీట్స్కి మాత్రం నెయ్యి ఎక్కువ యూజ్ చేస్తాము ఇంకా బాదం కిస్మిస్ ఎక్కువ యూజ్ చేస్తాము ఇంకా డైలీ నార్మల్గా వంటకాలు అంటే మార్నింగ్ ఏదో కర్రీ వండాలి టమాటో ఆలు వండాలన్నా మనకి టమాటోస్ ఆనియన్స్ నూనె ఇవన్నీ మెయిన్ ఇంపార్టెంట్ ఇవి లేకుండా అసలు కర్రీస్ వండలేము ప్రతీ కర్రీలో టమాటోస్ అనేవి మెయిన్ ఇంపార్టెంట్ ఆ కర్రీ టమాటాస్తో ఇంకా ఎక్కువ ఫ్లే టేస్ట్ వస్తుంది కర్రీస్కి ప్రతీ వంటకాల్లో ఉప్పు కారం చూసి వేస్తాము ఎందుకంటే అవి లేకుండా అసలు కర్రీస్ కావు కాబట్టి ఉప్పు కారం వేస్తేనే ఆ కర్రీస్కి ఒక ఫ్లేవర్ వస్తుంది అండ్ పసుపు జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా మేము ఎక్కువ చికెన్ కర్రీ చేసినమా చే చికెన్ కర్రీ చేసినా కూడా చికెన్లో పక్క స్పైసీ ఉండాలి కాబట్టి ఎక్కువ ప్లస్ కారం వేస్తాము ఇంకా పోపు దినుసులు కూడా ఎక్కువ వాడతాము ఎక్కువ కర్రీస్లో ఎక్కువ అవే పోపు దినుసులు వేస్తాము మ్యాక్జిమమ్ కర్రీస్లో అంటే ఉప్పు కారం తప్ ఉప్పు కారం మసాలా మసాలా మెయిన్ ఇంపార్టెంట్ ధనియా పౌడర్ గరం మసాలా ఇవి పక్కా ఉండాల్సి ఉండాలి కర్రీ మొత్తం అయ్యాక ఫస్ట్ ఆయిల్ వేసుకొని దాంట్లో టమాటోస్ పోపు దినుసులు వేసుకొని టమాటోస్ ఇవన్నీ ఎగాక ఉప్పు కారం పసుపు అల్లం వెల్లిగడ్డ వేసి కర్రీ కర్రీ మంచిగా అయ్యాక ఆయిల్ పైకి వచ్చాక తరువాత గరం మసాలా ధనియా పౌడర్ వేసి ఆ కర్రీ అనేది ఇంకా సూపర్గా ఉంటుంది అందుకు మేము ఎక్కువ యూజ్ చేసే ఐటమ్స్ అయితే ఉప్పు కారం పసుపు అల్లం వెల్లిగడ్డ నూనే ధనియా పౌడర్ గరం మసాలా ఎక్కువ యూజ్ చేస్తాము కర్రీస్లో ఇవి లేకుండా ఏ కర్రీస్ ఉండవు వండారు పక్కా కారం ఉండాల్సిందే వెజ్ అయినా నాన్వెజ్ అయినా సరే పక్కా కారం ఉంటేనే ఆ కర్రీ అనేది టేస్ట్ ఉంటుంది పసుపు కారం అల్లం వెల్లిగడ్డ ఉప్పు అనేది పక్క మెయిన్ ఇంపార్టెంట్ వితౌట్ ఆయిల్ కూడా కర్రీ కర్రీ వండలేము అండ్ మసాలా అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కర్రీస్కి